నాకు మా నాన్నకి మా అమ్మకి మా తమ్ముళ్ళకి అందరికి తోట పని అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ తోటలో మేము వివిధ రకాలైన పూలు పళ్ళు పెంచుతాం అందువలన అక్కడ ఉన్న ప్రతిఒక్క ఏరియా మొత్తం మంచిగా పచ్చగా మారుతుంది అదేవిధంగా ఆ పూలు పళ్ళు మాకు మాకు ఆ చెట్లు ఎంతో నీడను ఇస్తాయి మరియు ఆ పళ్ళు మేము తినడానికి మేము ఇంకా ఆ పండిన పళ్ళని అమ్మడానికి చాలా ఉపయోగిస్తాము అందుకు మేము ప్రతి ఒక్క మా మా తోట పనిలో ప్రతి ఒక్క పువ్వు కాయ అన్నీ వేరువేరుగా వేసి అన్నీ ఒకకాడ ఒకకాడ పెడతాము మాకు ఉన్న ఒక ఐదు ఎకరాల జాగాలో అందుల్ల ఒక తోట ఎర్ర పూలు ఒక తోట నెమరి పువ్వులు ఒక తోట మల్లెపూలు అన్నీ పెడతాము దానివల్ల మాకు చాలా చాలా చూడడానికి అందంగా మా మా చుట్టు ప్రక్కన వాళ్ళు అంతా మంచిగా మంచిగా స్మెల్లు కూడా వస్తుంది దానివల్ల అక్కడ ఉండే అక్కడ ఉండే ప్లేస్ అన్నీ కూడా అన్నీ కూడా చాలా చూడడానికి మంచిగా ఉంటుంది అట్లనే అట్లనే ఏరియావైస్ మాకు చాలా చాలా చెట్లు పెంచుతాము ఎందుకంటే మా నాన్నగారికి మా అమ్మకి కూడా ఈ చెట్లు పెంచడం తోట పని అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఆ చుట్టు ఉన్న ప ప్రదేశాలు కూడా మేము ఎంతో విచిత్రంగా కాను ఉండడాని కోసం అలంకరణంగా ఉండడాని కోసం కొత్తగా కొత్త రంగులతో సృష్టిస్తాం అదేవిధంగా ఆ ఏరియాలో చాలా ఆ జాగా మందం మేము కొంచెం ఉన్న జాగాని మూడు భాగాలుగా డివైడ్ చేసి అందులో ఒక పోర్షన్ ఒక పోర్షన్ ఏమో గులాబీ పువ్వులు ఇంకో పోర్షన్ ఏమో మల్లె పూలు ఇంకో పోర్షన్ ఏమో ఆకు పూలు వేస్తాము మాకు మా నాన్నగారి నుంచి వచ్చిన మా నాన్నగారికి చాలా ఇష్టం దానివల్ల నాకు కూడా ఆ ఇష్టం వచ్చింది అందుకే అందుకే మేము ఎప్పుడైనా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అదే విధంగా ఉన్న ఉన్న ప్లేసెస్ని ఉన్న జాగాలని మొత్తం నీట్గా ఉంచడానికి ట్రై చేస్తాం చేస్తాము ఉన్న ఎర్రమట్టి మాకు ఉండే ఎర్రమట్టిలో ఎర్ర మట్టి నుంచి మంచి మంచి పూలు వస్తాయి తొందరగా పూలు పెరుగుతాయి మరియు పళ్ళు ఇస్తాయి దానివలన మాకు కూడా చాలా అభివృద్ధిగా మేము మేము వచ్చిన దాంట్లో మళ్ళీ అదే పొదుపుగా వాడుకుని మళ్ళీ పెట్టుబడిగా సేంద్రియ ఆహారము అట్లాంటివి యూజ్ చేసి కొంచెం కొంచెం ఇంకా ఉత్పత్తి పెంచడానికి ట్రై చేస్తాం చేస్తాము ఇచ్చిన ఇచ్చిన జాగాలో పెంచడానికి చూస్తాము ఏవైనా పూలు పళ్ళు మంచిగా మంచి మంచి మంచి తాజా వాసన రావడానికి చూస్తాము అదేవిధంగా ఉన్న ఉన్న తోటలలో అన్నీ తోటలని పురుగు పట్టకుండా మా నాన్న మా అమ్మ చాలా ఇష్టంతో తోటపనిని చేస్తారు ఎట్లాగైతే మనం ఒక తండ్రి పిల్లలని పెంచుతామో అదేవిధంగా ఉన్న చెట్లని పువ్వులని కాయలని పెంచుతాము